పాత మరియు కొత్త మాధ్యమాల మధ్య తేడా అనేక రకాలుగా మనం వర్గీకరించవచ్చు ఇంకా ఈ పాత మరియు కొత్త మాధ్యమాలలో చాలా తేడాలు ఉన్నది అని మనం గుర్తిస్తాం అయితే ఈ రోజులలో మాధ్యమాలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారినాయి అని మనం చెప్పవచ్చు ఉదాహరణకి మనం ఏం తింటాం ఏం ధరిస్తాం ఏం చేస్తాము అనేది ఈ మాధ్యమాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము ఈ కాలంలో పిల్లవాడు ఏమన్నా తినాలి అనునుకుంటే వాడు యూట్యూబ్ మాధ్యమంలో ఆ ప్రదేశంలో ఏం బాగా ఉంటాయి అని ముందుగా తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆస్వాదిస్తున్నాడు ఈ పాతకాలం మాధ్యమాలలో అలాంటి సదుపాయాలు ఏమీ లేవు ఇలా ఈ కొత్త కాలపు మాధ్యమాలు మన జీవితం మీద చాలా ప్రభావం చూపుతున్నాయి పాత మరియు కొత్త మాధ్యమాల మధ్య తేడాలు చాలా ఉన్నాయి మన జీవితాలను ఇవి చాలా వివిధ మార్గాలలో ప్రభావితం చేస్తున్నాయి ఇంకా పాత మాధ్యమాల గురించి మనం తెలుసుకుందాం పాత మాధ్యమాలు అనగా ఏమీ లేదు అది పందొమ్మిది వందల తొంభై కాలం కన్నా ఉన్న ముందు ఉన్న మాధ్యమాలు అన్నీ పాత మాధ్యమాలు అని మనం వర్గీకరించవచ్చు ఎందుకనగా ఈ మాధ్యమాలలో మనం ప్రధానంగా వాడే టెలివిజన్ రేడియో పత్రికలు ఇంకా చాలా ఉన్నాయి ఈ మాధ్యమాలలోప్రజలు సమాచారాన్ని అందించడానికి మరియు వారి ఆలోచనలు అందరికి అందచేయడానికి పత్రికలు అంటే న్యూస్ పేపర్స్ పత్రికలు ఇంకా టెలివిజన్స్ ఇంకా రేడియోలను ఉపయోగించుకుని వాళ్ళ యొక్క సందేహాన్ని ఇంకా మిగతా ప్రజలకు చెంత చేర్చేవారు అయితే పాత మాధ్యమాలలో చాలా ప్రధాన లక్షణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి ఏక సమన్యత్వం అంటే పాత మాధ్యమాలు ఉదాహరణంగా ఒకే సంస్థ లేదా ఒకే వ్యక్తుల నియంత్రణలో ఉండేవి అంటే ఈ మాధ్యమాలు అన్నీ ఒకరు శాసించేవారు వారికి పోటీగా ఎవరు ఉండేవారు కాదు ఈ సమాచారాన్ని ఎలా అందించాలని వారు అనుకుంటే అలాగే అందించేవారు వాటిలో నిజం అబద్ధం అనేది ప్రజలకి తెలిసేది కాదు ఎందుకంటే ఆ మాధ్యమాన్ని నడిపేది ఒకరు కదా ఉదాహరణకి టెలివిజన్ మాధ్యమంలో పాతకాలంలో పెద్దగా చానల్స్ అనేవి పెద్ద ఉండేవి కాదు వచ్చే వస్తే రెండో మూడో వచ్చేవి వీళ్ళు చుపించేది మనం నిజం అనుకుని నమ్మే వాళ్ళం అంతే కానీ మనకి నిజం అని తెలుసుకోవడానికి వేరే మాధ్యమం అసలు తెలుసుకో ఉండేదే కాదు వాళ్ళు చెప్పింది నిజమని మనం నమ్మాల్సి వచ్చేది ఇంకా పాత మాధ్యమాలలో ఉన్న ఇంకొక ప్రధాన లక్షణం ఏంటంటే ఒంటరితనం ఈ ఒంటరితనం అనేది పాత మాధ్యమాలలో ఎక్కువగా ఉండేది అంటే అందరు ఒంటరిగా ఆస్వాదించేవారు అంటే ఇవి టెలివిజన్ ద్వారా అందరూ ఇంట్లో ఉండి ఒంటరిగా ఆ టెలివిజన్ని ఆస్వాదించే వారు ఇంకా పాత మాధ్యమాలలో ఒక ఊళ్ళో ఒక యాభై మంది ఇళ్ళు ఉంటే ప్రతి ఒక్కరి ఇంట్లో యాభై రేడియోలు ఉంటాయి వాళ్ళు ప్రజలతో కలవకుండా వాళ్ళ ఇంట్లో రేడియోలు పెట్టుకుని ఆస్వాదించేవారు ఇంకా సాంప్రదాయకత ఇవి పాత మాధ్యమాలలో ఉన్న మంచి సాంప్రదాయం ఇది అంటే ప్రజలు ఈ మాధ్యమం ద్వారా అందరు సాంప్రదాయంగా ఆలోచించేవారు సాంప్రదాయంగా పనులు చేసేవారు ఈ మాధ్య ఇప్పుడు ఉన్న మాధ్యమాలాగా కాకుండా పాత మాధ్యమాలలో చాలా అందరు సాంప్రదాయంగా ఉండేవారు వాళ్ళు చేసే ప్రకటనలు కూడా మంచిగా వ్యక్తిని సాంప్రదాయంగా ఉంచేలాగా ఉండేవి వారిని వేరే రకంగా చూడకుండా ఉండేలాగా ప్రభావితం చేసేవి ఇప్పటి మాధ్యమాలు అలా లేవు ఈ కొత్త మాధ్యమాలు ఎప్పుడు వచ్చినాయి అంటే పందొమ్మిది వందల తొంభై తర్వాత ఉనికిలో ఉన్న ప్రతి మాధ్యమము మనం కొత్త మాధ్యమం అని వర్గీకరిస్తాం ఈ మాధ్యమాలలో మనకి ఎంత అయితే మేలు ఉందో అంతకన్నా ఎక్కువ కీడు ఉంది ఎందుకంటే ఈ మనం పాత మాధ్యమాలో మాట్లాడుకున్నాం ఏంటి అందులో ఉన్న ప్రధాన లక్షణం సాంప్రదాయకత సాంప్రదాయకత అంటే మనుషులు ఎంత మంచిగా ఉండాలి ఎంత సాంప్రదాయకత కలిగి ఉండాలి అని చెప్పుకుంటాం కానీ కొత్త మాధ్యమాలలో అలాంటివి ఏమీ లేవు ఒక పిల్లవాడికి ఒక చరవాణి ఇస్తే వాడికి నచ్చింది చూస్తాడు అందులో అశ్లీత అశ్లీలత ఉందో లేదో అసలు సాంప్రదాయకత ఉందో లేదో మనకు తెలియదు అంటే పిల్లవాడికి అంత చేతికి వస్తుంది ఈ చరవాణి ద్వారా పాతకాలంలో అలాంటివి ఏమీ ఉండేవి కాదు చిన్న మొబైల్ ఫోన్లో వాడుకునేవారు ఈ కొత్త స అదేంటి కొత్త సాంప్రదాయకతలో ఇంక ఇవి అన్నీ పిల్లవాడు నేర్చుకుని పాడైపోతు ఉంటాడు ఇంకా మనం చెప్పాలంటే ఈ కొత్త మాధ్యమాలలో ఉండే రెండోది ఏంటంటే పిల్లవాడు చేతిలో మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది అది ఎందుకంటే పాతకాలంలో మనకి టెలివిజన్లో వచ్చేవి రెండు మూడు పరికరాలు కాబట్టి చానల్లో అందులో వచ్చిందే నిజమో అబద్దమో మనం తెలుసుకో లేకుండా ఉండే వాళ్ళం కానీ ఈ కొత్త మాధ్యమాలలో మనకి సమాచారాన్ని కేంద్రీకరించడానికి చాలా మార్గాలు ఉన్నాయి మనకు నచ్చింది ఏది నిజమో ఏది అబద్దమో మనం ఈజీగా చెప్పగలుగుతాము మనం చాలా ఈజీగా సూచించగలుగుతాము పాత మాధ్యమాలలో కన్నా ఇది ఆ రకంలో చాలా మంచిది ఇంకా ఈ ఈ మాధ్యమాలలో ఉన్న కొన్ని ప్రధాన లక్షణాలు ఏంటంటే విస్తృతత అంటే ఈ కొత్త మాధ్యమాలలో ఎవరైనా అందుబాటులో ఉన్నాయి అంటే ప్రజలు తమ ఇళ్ళలో లేదు ఏదైనా వారు ఉన్న చోటు నుండి ఆస్వాదించవచ్చు ఈ పాత మాధ్యమాలు అనుకోండి మనం మన ఇంట్లో నుండే ఆస్వాదించాలి కానీ ఈ కొత్త మాధ్యమాలలో మనం ఎక్కడినుండైనా సమాచారాన్ని ఆస్వాదించవచ్చు చరవాణి చేతిలో వచ్చింది కాబట్టి మనం బహుశా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతుందో అసలు ఎందుకు జరుగుతుందో కూడా మనం తెలుసుకోగలుగుతున్నాము ఇంక సంభాషణ ఈ కొత్త మాధ్యమాలలో ప్రగలు ప్రజలు ఒకరితో ఒకరు సంభాషించుకోగలుగుతున్నారు పాత మాధ్యమాలలో ఎవరికి వారు వాళ్ళ ఇంట్లో ఉంటు ఉంటున్నారు వేరే వాళ్ళతో మాట్లాడాలి అంటే వారి ఇంట్లో నుండి బయటకు వచ్చి సంభాషించుకోవలసి వస్తుంది కానీ ఈ కొత్త మాధ్యమాలలో ఏంటంటే మనం ఎక్కడ ఉన్నా సరే వేరే వాళ్ళతో సంభాషించగలుగుతున్నాము ఇది ఈ మాధ్యమాలలో ఒక గొప్పదిగా చెప్పవచ్చు